మనం ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ వాకింగ్ యోగా ఇలాంటివి చేయాలి ఇలాంటివి చేయలోకం వల్ల అనేక అనారోగ్యంగా మనం భారిన పడతాము ఆరోగ్యంగా అస్సలు ఉండము ఊబకాయం వచ్చేస్తుంది అంటే వాకింగ్ కొద్దిగా వాకింగ్ చేయగానే దమ్మురావడం లేదంటే ఆరోగ్యకరమైనవి పదార్థాలు తినకపోవడం ఫోన్ను పదే పదే చూడడం అంటే మన మైండ్కి కాకుండా మన బాడీకి కూడా మంచి ఎక్ససైజ్ యోగా అలాంటివి చేయాలి అలా అన్ని చేస్తే కూడా ఏమిటి అంటే మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి ముఖ్యంగా కాళ్లవాపులు మనం పెద్దవాళ్ళలో చూస్తాం కాళ్లవాపులు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట రోజు క్రమం తప్పకుండా వాకింగ్ అనేది చేయాలి ఏ వయసు వాళ్ళు ఈ ఏజ్ వాళ్ళు చేయాలనే ఏం లేదు ఏ వయస్సు వాళ్లైనా చేయవచ్చు ఇంక యోగా అయితే చిన్నపిల్లల నుంచి అందరికీ చాలా మంచిది ముఖ్యంగా యోగా అయితే అందరూ చెయ్యాలి ఇది చేయకపోవడం వల్ల అనేక అనేక అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది